నా పేరు లోహిత నేను ఎల్ఐసి ఏజెంట్ని నేను అందరికీ పాలసీలు అవి ఇప్పిస్తాను నేను చదువుకుంటాను నేను పనిచేస్తాను కూడా ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరిని నేనే చూసుకుంటాను పిల్లలకి ట్యూషన్లు అవి చెప్తాను ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను కాలేజ్కి వెళ్తాను ఎల్ఐసి పని కూడా చేస్తాను ప్రతి ఒక్కరికి సాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం అన్నా చదువుకోవడం అన్నా ప్రతీదీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇంట్లో నేనే పెద్ద దాన్ని దాని వల్ల అన్ని బాధ్యతలు నా మీదే పడ్డాయి దానివల్ల నేను డ్రాయింగ్ వేయడం కూడా నాకు చాలా ఇష్టం ఎప్పుడూ పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాను పెద్దవాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను పెద్దవాళ్ళకి సాయం చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం దాంట్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు అందుకనే ఎప్పుడూ ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటాను నేను నా చదవు అంటే నాకు చాలా ఇష్టం నేను చదువు చేసి బాగా చదువుకోని బాగా సెటిల్ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం